పిల్లలూ ఇప్పుడు ఎప్పుడైనా సరే పదో తరగతి అయిపోగానే ఇంటర్ కి వెళ్ళిపోవడం అలాంటి చేస్తారు కానీ కొన్ని ప్రభుత్వం కొన్ని స్కీము లనేవి మనకున్నయి అంటే చాలా మందికి తెలీవు ఆ స్కీంలు ఏంటి అని ఏపీఆర్జేసీ అని ఐదో తరగతి తర్వాత నవోదయ అని ఇలాంటి కొన్ని ఉన్నాయి అంటే అందులో మనం ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయితే మనకి లైఫ్ అంతా అంటే మనం ఎంతవరకు చదువుకుంటామో అంతవరకు ప్రభుత్వం అనేది చదివిస్తుంది మనకు తర్వాత జాబ్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అంటే అన్ని మనకి ఉచిత ఉచితంగా వస్తే చదువుకోలేని పిల్లలు ఇలాంటివి కొంచెం కష్టపడి చదివితే చాలా బాగుంటుంది అంటే ఏపీఆర్జేసీ అనుకు అనుకుంటే అవి మనకి టెన్త్ తర్వాత మనకి ఆల్ ఇన్ వన్ ఉంటుంది ఆల్ ఇన్ వన్ లో చదువుకొని మనం జస్ట్ అటెమ్ట్ చేస్తే మనకు ఎంతోకొంత పాస్ మార్క్ వస్తుంది ఆ పాస్ మార్క్ తో తీసుకొని మనల్ని చదివించుకుంటారు వాళ్ళే దాని తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ మనం ఎంబిబిఎస్ చేయాలనుకున్న అంటే ఎంపీసీ ఏపీఆర్జేసీలో కూడా ఎంపీసీ బైపిసి అనేది ఉంటుంది మనం ఎలా చదవాలి అనుకుంటే అలా అలా ఆ మటుగా వస్తాయి అనమాట మనకి అది ఒకసారి విద్యార్థులందరూ టెన్త్ అయిపోయిన తర్వాత కానీ ఫిఫ్త్ అయిపోయిన తర్వాత గాని విద్యార్థులు తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటర్ కు వెళ్ళిపోతున్నారు మళ్ళ అందరూ బైపిసి ఎంపీసీ తీస్తున్నారు రెండు తీసాక మళ్ళీ డిగ్రీ కెళ్ళీ అది గూడా కంప్లీట్ చేశాక జాబ్స్ రాకపోతే మళ్ళీ నిరాశ పడిపోతున్నారు దాని బదులు ఒక్కసారి ప్రభుత్వం ఉండే స్కీమ్స్ లో ఈ ఒక్కసారి వాళ్ళు ఉపయోగించుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను